హలో అభి చెప్పు రా హలో అడుగురా ఇప్పుడు వినపదుతుంది చెప్పు కోళ్ల ఫామ్ పెట్టి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది రా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి మస్తు ఉంటాయి రా ఒక వన్ ఇయర్లో వచ్చి ఒక ఐదు లక్షలు వస్తాయి మొత్తం ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఇక మన ఖర్చులు పోను ఫైవ్ ల్యాక్స్ రా ఖర్చులు పోకపోతే ఒక పది లక్షలు దాకా మిగులుతాయి ఇప్పుడు కోళ్లు అంటే ఇకఅన్ని రకాల కోళ్లు ఉంటాయి రా కోళ్లు అని ఈ కోళ్లు అని

ఇప్పుడు జరా ఎఫెక్ట్ పడుతుంది రా ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయ్యేటప్పటికి అవి ఎంబడే చనిపోతాయి ఇప్పుడు వాటికి తగ్గట్టు సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలి మనం ఇప్పుడు వాటికి గల ఆహారం మంచిగా రోజు టైంకి టైం ఇవ్వాల కొంచెం ఎండ తగిలిన అవి చచ్చిపోతాయి అయిన జాగ్రత్తలు చాలా తీసుకోవాలి మంచి ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఈ కానీ కొద్దిగా కెమికల్స్ అనేవి పక్కా ఉంటాయి

యాక్చువల్గా చెప్పాలంటే ఎగ్స్ మీద లాభం వస్తుంది రా ఎగ్స్ మీద లాభం వస్తుంది ఎందుకని ఇవి కిచెన్లో కానీ ఎగ్స్ ఇంట్లో కానీ పెద్ద పెద్ద మన ఇన్స్టిట్యూట్లలో మన కాలేజ్లలో స్కూల్లలో అన్నింటిలో ఎగ్స్ కదా రా సో ఇది ఏమి అయితుంది అంటే అప్పుడు ఇక ఎగ్స్ అయితే ఇక డైలీ ఈ వర్క్ మంచిగా సేల్ ఇంకా

ఇవి చికెన్ సండేలు వీళ్లకు హాస్టల్లో మీల్స్ సండే తింటారు బాగా

అంతా వన్ థౌసండ్ ఓకే